నేను కొన్ని రోజుల నుంచి వాటిక ఆయిల్ యూజ్ చేస్తున్నాను అది చాలా అంటే చాలా బాగుంది అది యూజ్ చేసాక నాకు డ డాండ్రఫ్ జుట్టు ఊడటం అవన్నీ తగ్గాయి ఎంత బాగుంది అంటే ఆ నూనె చాలా బాగుంది వాటిక నూనెలో ఉసిరికాయ శీకాకాయ మందారాకు అవన్నీ ఉన్నాయి అందువల్ల ఇంకా ఆ నూనె చాలా బాగా పని చేస్తుంది మా ఇంట్లో వాళ్ళు కూడా ఇదే యూజ్ చేస్తున్నారు అందుకని నేను కూడా ఇదే యూజ్ చేస్తున్నాను ముందు నూనె కన్నా ఈ నూనె చాలా బెస్ట్ ఎంత బెస్ట్ అంటే మరి చెప్పలేను అంత బెస్ట్ వాటిక నూనె అనేది ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్గా పని చేస్తుంది దీనివల్ల నెగటివ్ ఏమి లేదు అంత పాజిటివ్ గా ఉంటుంది అందరు ప్రతి ఒక్కరికి ఈ ఆయిల్ యూజ్ అవుతుంది ఒక్కరికి ఇది అవ్వదు అందరికి బాగా పనిచేస్తుంది చాలా మంది యూజ్ చేసారు మా స్నేహితులు మా ఇంటి పక్క వాళ్ళు వాళ్ళందరు కూడా యూజ్ చేస్తున్నారు వాళ్ళందరికి కూడా బాగా ఉంది అని చెప్పారు అందుకని నేను కూడా ఈ ఈ ఆయిల్ ఆర్డర్ చేసాను అమెజాన్లో మీరు కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకోండి ఈ ఆయిల్ గురించి ఇంకా చెప్పాలంటే చాలా హెడేక్ వచ్చినప్పుడు అయితే రాసుకుంటే చాలా అంటే చాలా నొప్పి తగ్గింది నాకు చాలా రిలాక్స్ అయ్యాను ఆయిల్ రాసుకున్నాక చాలా రిలీఫ్గా ఉంటుంది ఇంకా ఆయిలు స్మెల్ అయితే చాలా బాగుంది ఎంత బాగుంది అంటే మరి చెప్పలేను అంత బాగుంది